హలో క్యాబ్ డ్రైవర్ని మాట్లాడుతున్నాను అండి నేను లొకేషన్ దగ్గర ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నారు నేను రోడ్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాను అండి మీరు ఎక్కడ ఉన్నారు అయ్యో నేను రోడ్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాను అండి మీరు రోడ్ నెంబర్ ఫోర్ అనే అప్డేట్ అయ్యి ఉంది అడ్రస్ అయితే మరి నేను చెక్ చేసాను అండి కరెక్ట్ చెక్ చేసాను రోడ్ నెంబర్ ఫోర్ ఉందండి మరి డబ్బులు ఎక్కువ అవుతాయి అండి ఎందుకంటే ఇది నైట్ టైం కదా మళ్ళీ క్యాబ్స్ ఏమి ఉండవు లేదండి మాకు అట్లనే అప్డేట్ అయ్యింది ఫోర్ అనే అప్డేట్ అయింది కాబట్టి మేము ఫోర్ దగ్గర ఉంటాం మీరు కావాలంటే సిక్స్ దగ్గరికి రండి ఫోర్ దగ్గరికి మీరు రండి సిక్స్ నుండి నా కూడా లేట్ అవుతుంది అండి నా కూడా నైట్ కదా నా కూడా లేట్ అవుతుంది మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తాను అంటే నేను వస్తాను మరి మీరు ఛార్జ్ చేస్తారా నేను ఏమి రాంగ్ అడ్రస్ వెళ్ళలేదు అండి నేను అప్డేట్ అయిన లొకేషన్కు వెళ్ళాను మీరు తప్పు పెట్టారేమో మరి మీరు రండి ఇక్కడికి రోడ్ నెంబర్ ఫోర్ దగ్గర రండి సరే మీరు ఛార్జ్ ఎక్కువ చేస్తాను అంటే నేను వస్తాను అండి లేదండి మాకు కూడా నైట్ టైం ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది కదా అండి మీరు కొంచెం చూసుకొని ఎక్స్ట్రా చార్జ్ చేస్తాను అంటే నేను రోడ్ నెంబర్ సిక్స్ దగ్గరికి వస్తాను అండి లేకుంటే క్యాబ్ క్యాన్సల్ చేస్తాను నువ్వు మినిమం ఫైవ్ హండ్రెడ్ పైన ఛార్జ్ చేస్తాను అండి ఇప్పుడు నైట్ టైం కాబట్టి మీది డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది డెస్టినేేషన్కి అంతే కదా అండి మీరు త్రీ టైమ్స్ అంటే ఇప్పుడు త్రీ కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం ఉన్నారు మీరు ఓకే అండి